భారతీయ రవాణా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఈ దేశంలో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు రోడ్లపై ట్రాఫిక్లో ఎక్కువగా ఉంటారు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం అరికట్టాలంటే ఎక్కువగా ట్రైన్లల్లోనూ మరియు కాలి నడకన వెళ్ళడం మంచిది దీనివల్ల కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది